టెన్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్